ప్రస్తుత పరిస్థితులలో ప్రకటనల ద్వారా ఎక్కువ మంది వ్యక్తులకు చేరువయ్యే కొన్ని మార్గాలు ఏమిటి చాలా సృజనాత్మకంగా ఉండి మిమ్మల్ని ప్రభావితం చేసిన ఏదైనా ఒక ప్రకటన గురించి మాట్లాడగలరా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకటనల ద్వారా ఎక్కువ మంది వ్యక్తులకు చేరువయ్యే కొన్ని మార్గాలు ఏమిటి అంటే ఒక వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా ఆ వస్తువు గురించి తెలిసి ఉండాలి అసలు ఆ వస్తువు ఎందుకు ఉపయోగిస్తారు అని తెలిసి ఉండాలి తర్వాత ఆ వస్తువు గురించి చెప్పి దాన్ని ఆకర్షింపజేయాలి ప్రస్తుత పరిస్థితులలో సృజనాత్మకంగా ఉండి నన్ను ప్రభావితం చేసిన ప్రకటనలు ఏదైనా ఉన్నాయంటే అది సామాజిక మాధ్యమంలో చేసిన ప్రకటనలే సామాజిక మాధ్యమంలో చేసిన ప్రకటనల ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయి ఎంతోమందికి ఆ ప్రకటన చేరువ అవుతుంది ఎంతో లాభం కలుగుతుంది